ఇప్పుడు గవర్నమెంట్ అయితే నడుస్తుంది కొన్ని కొన్ని చిన్న చిన్న గ్రామాలుంటాయి చూడండి అలాంటిదే ఒక్క గ్రామం మాది మా లాంటి చిన్న చిన్న గ్రామాలల్లో ప్రభుత్వం పాలించుతుంది కానీ మమ్మల్ని గుర్తించరు వాళ్ళు వాళ్లకి మేమెప్పుడు గుర్తుకు వస్తాము అంటే వాళ్లకు ఎప్పుడైనా ఎలక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే మాలాంటి చిన్న చిన్న గ్రామాల కాడికి వచ్చి వాళ్లయితే ప్రచారం చేసుకుని మమ్మల్ని గెలిపియమని అనయితే చెప్పేత్తరు వెళ్ళిపోతారు వాళ్ళు అచ్చి చెప్పినప్పుడు మీకు అది చేపిస్తాం ఇది చేపిస్తాం అనయితే చెప్తారు కానీ మాకు అయితే మమ్మల్ని వాళ్ళు గెలిచిన తర్వాత

బస్సులు కాని అవేవీ చేయిస్తామని చెప్పారు బట్ అలాంటివైతే ఇంతవరకైతే మాకైతే ఏ గవర్నమెంటు చేయలేదు సో వాటి గురించి కొంచెం ఆలోచించండి అ అలానే రాజకీయ రాజకీయ రాజకీయం నుంచ్చలైతే ఎవ్వరైతే రారు ఒక్కసారి గెలిచినాక గెలవకముందే వాళ్లయితే ఓట్ల కోసం వస్తుర్రు సో గెలిచాక కూడా మాకైతే వచ్చి కొంచెం ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్ కానీ రవాణా శాఖకు సంబంధించిన ఆ బస్సులు కానీ మా ఊర్లకైతే రావడానికి వీలు కానీ పోవడానికి వీలు కానీ అలాంటివి అయితే చూసయితే వేపీయాలనైతే నేను కోరుకుంటున్నాను